మా ప్రాంతంలో ఎక్కువగా అందరూ చ చదువుకున్న వారు తక్కువగా ఉన్నారు ఇందువలన వీరు ఎక్కువగా పర్యాటక ప్రదేశాలకు వెళ్ళాలి అంటే దేవాలయాలకే ఎక్కువగా వెళ్తూ ఉంటారు అయితే మనము వీటికి ఎక్కువగా బస్సు అవకాశాలు కల్పించాలి మనము దేవాలయాలను దేశంలో అన్ని దేవాలయాలను కలుపుతూ ఒక బస్సు వేస్తే ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రయాణానికి ఎక్కువగా సిద్ధపడతారు అయితే ఇక్కడ పర్యాటకాన్ని ప్రదర్శించటానికి ఇదొక మంచి అవకాశము అయితే మేము కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు మా ఊరిలో ఉన్న వృద్ధులందరూ వెళ్ళటం జరిగింది ఈ విధంగా మా ఊర్లో మా ప్రాంతంలో అయితే పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అనుకూలంగా ఉంటుంది